నా ఉద్యోగం గురించి కానీ నా చదువు గురించి చెప్తాను నా ఉద్యోగం నేను ఇంకా ఈ ఉద్యోగం అయితే చేరలేదు కానీ నేను ఇప్పుడు చదువుకుంటున్నాను అండర్ గ్రాడ్యుయేషన్ నేను ఇంకా బీటెక్ ఫోర్త్ ఇయర్ ఫైనల్ ఇయర్లో స్టడీ చేస్తున్నాను బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగంలో చేరుతాను మనమందరం చదివేది కూడా ఉద్యోగం చేయడానికే కదా మనం చదివి మనం డబ్బులు సంపాదించాలి మనం కూడా ఏమైనా సంపాదించాలని ఆత్రుతతోనే మనం ఉద్యోగంలో చేరుతాము దానికి కారణం కానీ ఉద్యోగం చేయాలి అంటే మనకు ఏదైనా స్కిల్స్ రావాలి లేకపోతే మనం ఏమైనా చదువుకోని మనకు ఏమైనా సర్టిఫికెట్స్ ఉంటేనే మనం ఉద్యోగంలో చేరుతాము మనం ఈ ఉద్యోగంలో చదివినప్పుడు మంచి మార్క్స్తో పాస్ అవుతేనే మనకు మంచి మార్క్స్తో పాటు మంచి జీవితం కూడా ఉంటుంది ఉద్యోగంలో కూడా మంచి ఉద్యోగం కూడా వస్తుంది మంచి ఎక్కువ డబ్బులు ఉన్నా జాబ్ కూడా మనకి వస్తుంది మనం ఈ ఉద్యోగం చేయడం ద్వారా మనం మన కుటుంబాన్ని కానీ మన మన ప్రతి అవసరతను కానీ మనం చేసి చూసుకుంటాము మనం ఒకరమే మన కుటుంబాన్ని పోషించగలము కేవలం ఉద్యోగం ద్వారానే దానికి కారణం అవ్వాల్సింది చదువుకోవాలి మనం మినిమం టెంత్ చేసినా కానీ ఉద్యోగం దొరుకుతుంది ఇంటర్ చేసిన కానీ ఉద్యోగం దొరుకుతుంది ఇంకా మనం డిగ్రీ లేకపోతేబీటెక్ చేసినా కానీ ఉద్యోగం వస్తుంది ఈ ఉద్యోగం ద్వారా మనం ఎన్నో సంపాదించుకోవచ్చు మనకు కావాల్సిన బండి మనకు కావలసిన ఇల్లు మనకు కావలసిన ప్రతి విషయం ఫోన్ కానివ్వండి ఇంకా హెడ్ ఫోన్స్ కానివ్వండి టీవీ కానివ్వండి మనకు కావాల్సిన ఫర్నిచర్ కానివ్వండి ఇంట్లో వాడుకునే ప్రతి ఒక్కటి కూడా మనము ఈ ఉద్యోగం ద్వారానే మనము సంపాదించుకోగలం ఎందుకు అంటే ఉద్యోగం చేస్తేనే మనకు డబ్బులు వస్తుంది ఏది ఉచితంగా రాదు దానికి మనం కూడా మనం జాబ్ చేయడం ద్వారానే మనకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ద్వారానే మనము ప్రతి ఒక్కటి మనం కొనుక్కోని మనం దాన్ని అనుభవిస్తాము అందుకు కారణం కావాల్సింది మనకు చదువు ఇంకా కావాల్సింది ఇంకా నాలెడ్జ్ ఇంకా మనకు కొన్ని స్కిల్స్ ఉండాలి అప్పుడైతేనే ఉద్యోగంలో మనల్ని చేర్చుకుంటారు అందుకనే చదువు గురించి పెద్దలు మంచిగా చదువుకోరా చాదువుకుంటేనే మంచి జాబ్ వస్తుంది మంచి జీవితం ఉంటుంది అని చెప్తూ ఉంటారు మనకి ఈ మంచి జీవితం కావాలి అంటే మంచి జీవితం కానీ మంచి జాబ్ కానీ మంచి డబ్బులు సంపాదించడం కానీ మీకు కావాలి అంటే మీరు మాత్రం ఈ ఉద్యోగంలో చేరాలి కానీ ఈ ఉద్యోగం చేరాలి అంటే మనం మంచిగా చదువుకోని ఈ భూమి ఈ జీవితాన్ని మనం అనుభవించాలి అంటే మంచి చదువును చదువుకోవాలి మనం చదివే చదువుని మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి దాంట్లో ఎంతో స్కిల్స్ చేయించుకోవాలి ఎంతో నాలెడ్జ్ సంపాదించుకోవాలి ప్రాక్టికల్గా కానీ తీరికల్గా కానీ మనం అర్థం చేసుకునే ప్రతి విషయాన్ని కూడా మనం సులువుగా అర్థం చేసుకునేటట్టుగా మన మెదడుని మనం అభివృద్ధి చేస్తూ ఉండాలి చదువుకోవడం ద్వారా ఎన్నో ఫల్ ఫలితాలు ఉంటాయి మన జీవితంలో మనం రోజువారి పనులు కూడా చదవడం ద్వారా మనం సులువుగా అర్థం చేసుకోని వాటి విషయంలో తొందరగా మనం జవాబులు వెతుకుతాము ఈ ఉద్యోగానికి కారణం కానీ ప్రతి ఒక్కటి ఉద్యోగాలు కూడా దొరకడం కానీ కేవలం మనం చదువుకోవడం ద్వారానే కొంతమందికి ఉద్యోగాలు కల్పిస్తాము లేదా మనము ఉద్యోగం కూడా చేస్తూ ఉంటాము ఈ ఉద్యోగం ఎన్నో రకాలుగా ఉంటుంది మనకి ఇప్పుడు కోడింగ్ కానీ నాన్ కోడింగ్ కానీ లేకపోతే పని ఏదైనా పని చేయడం కానీ ప్రొఫెషనల్ ఉంటుంది హెచ్ఆర్ ఉంటుంది ఇంకా చాలా బిజినెస్ గురించి కూడా ఉంటుంది అవన్నీ బిజినెస్లో పనిచేయడం కూడా ఒక ఉద్యోగమే ప్రతిదీ మనకి ఉద్యోగం కింద కారణం కింద ఉంటాయి కాబట్టి మనం ఉద్యోగం చెయ్యాలి ఎలాగైనా మనం పెద్దగా అయిన తర్వాత ఉద్యోగం చేసేది ప్రతి ఒక్కరు ఉద్యోగం చేస్తూ ఉంటారు ఎవరో చేతి దగ్గర ఎవరు కింద అయినా మనం పని చెయ్యాలి దాన్ని ఉద్యోగం అందుకు కావాల్సింది మనం చదువుకోవాలి

ఇంకా ఉపాధ్యాయులని మనతోటి వారిని కూడా మనం గౌరవం ఎలా గౌరవించాలో ఈ చదువు మనకు నేర్పిస్తుంది ఈ చదువుకు చదువుకోవడం వల్ల ఎన్నో మనం సాధిస్తాము మన జీవితంలో ఎంతో మందిని సాధించుకుంటాము ఎన్నో మెడల్స్ కూడా మనం సాధిస్తాము కొంత ఎక్కువ చదువుకోవడం ద్వారా మనం లాయర్లు కానీ లేకపోతే రీసెర్చ్ కూడా చేయవచ్చు ఆర్టికల్స్ కూడా మనం చదువుకుంటేనే మనం ఆర్టికల్స్ కూడా

మన కుటుంబానికి మంచిది సమాజానికి కూడా మనం ఏదైనా ఎంతో కొంత మంచి పనులు చేయడానికి అవకాశం ఎన్నో ఉన్నాయి అందుచేత చిన్న పిల్లలని చిన్నగా ఉన్నప్పటి నుంచే చదువుకి పంపిస్తారు పంపించింది చదువు చదువుకోవాలి మంచి తెలివిని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అది ఇతరుల పట్ల ఉపయోగించడానికి కూడా పనిచేస్తుంది చదువు చదవడం ద్వారా మనం ఒకరి ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు కాపాడవచ్చు దానికి చదువు చదువుకోవాలి ఎంబిబిఎస్ లాంటి డాక్టర్ కోర్స్లు ఇలాంటివి చదువులు చదవడం ద్వారా మనం కొంత ప్రాణాలు కాపాడుతాము ఇంకా కొన్ని చదువుల ద్వారా మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకునే విధంగా మనకు ఈ చదువు అనేది ఉపయోగపడుతుంది ప్రతీ విషయంలో మన చదువుకునే చదువు విషయంలో కూడా మనం శ్రద్ధగా దాన్ని భయంతో అర్థం చేసుకోని చదువుకోవడం ద్వారా మనకు జీవితాంతం గుర్తు ఉంటుంది ఎన్నో థియరీస్ ఎన్నో సైంటిస్టులు కనిపెట్టిన మరి ఇంట్రెస్టింగ్ అయిన మరియు ప్రతీ ఒకటి మీరు తెలుసుకోవడానికి కూడా ఈ చదువు ద్వారా మనకు ఉపయోగపడుతుంది ప్రతీ విషయంలో కూడా మీకు సాహాయం చేసేది ఈ చదువు మాత్రమే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అన్నా కానీ చదువే మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలపెడుతుంది ఆడవారికి కానీ మగవారికి కానీ ఈ చదువు చదవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయంలో అందరూ శ్ర చాలా శ్రద్ధగా తీసుకుంటారు పెద్దవారు కానీ వాళ్ళు తాతలు కానీ వాళ్ళ నాన్నలు కానీ చదువు చదువకపోతే ఎంతో కఠినంగా చూపిస్తారు పిల్లలని వారి పిల్లల్ని చదువు చదువుతూనే వారికి మంచి జీవితం ఉంటుందని పెద్దలు ఆశిస్తూ వారి పట్ల చదవకపోతే కఠినంగా వారి పట్ల చూస్తూ ఉంటారు అందుకే ఈ చదువు చదవడం మంచిది అందులో చదువుకోవడం నేర్చుకోవాలి ఈ చదవడం వల్ల ఎన్నో మనకు తెలివితో పాటు మనం ఏమేం చేయాలో కూడా రోజు వారి మనకు ప్లాన్స్ కూడా మనకు చదువు చదువుకోవడం ద్వారా మనం టైం మేనేజ్మెంట్ కూడా నేర్చుకుంటాము టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది మన జీవితంలో సక్సెస్ కావాలి అంటే ఈ చదువుతోపాటు చాలా టైం మేనేజ్మెంట్ కూడా ఉండాలి చదువుకోవడం వల్ల టైం మేనేజ్తో పాటు మనకు జీవితంలో చదువు సక్సెస్ అనేది మన జీవితానికి వస్తుంది ఈ చదవడం ద్వారానే మనం జీవితంలో ఎన్నో రెట్లు మనం ముందుగా ఉంటాము ఎన్నో దేశాలకు కూడా వెళ్ళి మన చదువు ద్వారా మనం వేరే దేశాల్లో కూడా మన ప్రవహిస్తూ ఉండవచ్చు కంక్లూషన్ ఏంటి అంటే చదువుకోవడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి అందరితో గౌరవంగా మంచిగా ఉంటూ ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవిస్తారు మనం ఉద్యోగం చేయవచ్చు మనకు కావాల్సింది మనం సంపాదించుకోని మనం జీవించి సుఖమైన జీవితాన్ని జీవించవచ్చు